నేను ఎక్కువగా ఎప్పుడు పాడుతూ ఉండే పాట రంగ్ దే అనే చిత్రం లోని మూడవ పాట అయిన ఊరంతా పండుగ మనసంతా చీకటి అనే పాటను నేను తరుచుగా వింటాను అలాగే పాడతాను ఈ పాటలో పల్లవి ఇంకా చరణాలు కూడా ఎంతో అర్ధవంతంగా వినసొంపుగా ఉంటాయి ఈ పాటను విన్నపుడు మనలో ఒక మంచి అనుభూతి కలుగుతుంది ఈ పాటను మంగ్లీ అనే గాయకురాలు పాడగా దేవిశ్రీప్రసాద్ గారు సంగీతం అందించారు